హలో డాక్టర్ గారు నాకు పంటి నొప్పు బాగా నొప్పి తీపి తీసింది అండి వచ్చినాయి అండి దేనికి కారణం తింటుంది అండి బ్రెష్ కొత్తది కొన్నాను అండి మొన్న ఓకే అండి అంటే మీది డ్యూటీ ఏ ఏ టైమ్లో ఉంటుంది అండి అంటే అపాయింట్మెంట్ ఏమన్న తీసుకోవాలా లేదంటే డైరెక్ట్గా వచ్చి ఇట్లా తీ ఏమేమో ఉంటుంది కదా ఉంటాద అంటే ఫీజు ఆన్లైనా లేదా నెట్ క్యాషా మేడం ఏమన్నా డిస్కౌంట్ దొరుకుతుందా ఏమన్నా డిస్కౌంట్ దొరుకుతుందా ఓకే నాకు పన్ను బాగా నొప్పి తీస్తుంది దానికి ఏమైనా చేయాల ఇంటికాడ ఉండి అనిపిస్తుంది అండి దానికి కూడా కారణం పన్ను చాక్లెట్స్ అండి తగ్గన తర్వాత చాక్లెట్స్ తినవచ్చా అండి ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్ నేను అప్పాన్ట్మెంట్ తీసుకొని సోమవారం